మా ఇంట్లో మరుగుదొడ్డి ఉంది మా ఇంట్లో మరుగుదొడ్డి ఉండడం వల్ల మా ఇంటి పక్క చెట్టు పక్క పరిసరాలు చాలా శుభ్రంగా ఉంటాయి మరుగుదొడ్డి లేకపోవడం వల్ల పరిసరాలు శుభ్రంగా ఉండవు మరియు మనకు ఆత్మాభిమానం కూడా ఉండదు మరుగుదొడ్డి లేకపోవడం వల్ల చుట్టుప్రక్కల పరిసరాలని అశుభ్రంగా ఉండవు అశుభ్రంగా ఉంటే ఈగలు దోమలు మరియు పందులు కుక్కలు అన్ని అక్కడే ఉంటాయి వాటివల్ల మనకి అంటు రోగాలు రావచ్చు మరియు ఆ పరి అపశుభ్రంగా పెరిగే ఈగలు దోమలు వచ్చి మనల్ని కుట్టడం కాని లేదంటే మనం తినే ఆహారం మీద వాలడం వల్ల మనం తినే ఆహారం అనేదికలుషితం అవుతుంది ఆ ఆహారం కలుషితం అవ్వడం వల్ల మనకు రోగాలు మరియు మానసిక శాంతి ఉండదు మరియు డబ్బులకి డబ్బు ఖర్చు మరుగుదొడ్లను నిర్మించుకోవడం తప్పనిసరి అది ఒక ఇంటికి అనే కాదు మరియు మనం ఉన్న సమాజంలో మరుగుదొడ్డి అనేది ఈ రోజుల్లో ముఖ్యమైనది అది లేకపోతే మన సమాజం అనేది బ్రస్టుపట్టిపోతుంది మరుగుదొడ్డి వరకు మనం ఎన్నైనా పోరాటాలు చేయవచ్చు మన మున్సిపాలిటీ కార్యక్రమల్లో మనం కంప్లైంట్ కూడా ఇవ్వవచ్చు మనకు మరుగుదొడ్డి లేకపోతే మరుగుదొడ్డి అనేది చాలా ఇంపోర్టెంట్గా ఉండాలి అది నిర్మించుకోవాలి దానిని మిర్మించుకోవడం వల్ల మనకు ఆత్మాభిమానం మరియు మన పరిశుభ్ర మరియు మన పరిసరాలు శుభ్రంగా అవుతాయి మరుగుదొడ్డులు వాడమని పిల్లలకి మరియు పెద్దలకి అందరికి చెప్పాలి అది వాడటం వల్ల మన సమాజం అనేది చాలా శుభ్రంగా ఉంటుంది సమాజం శుభ్రంగా ఉంటే స ఆ శుభ్రమైన సమాజంలో మనం నివసించడం వల్ల మన మనఃశాంతి కాని మరియు మన ఆరోగ్యం కాని చాలా బాగుంటుంది అందువల్లే మన మరుగుదొడ్డిని నిర్మించుకోవాలి పిల్లలకి ఖచ్చితంగా చెప్పాలి మరుగుదొడ్డి వినియోగించమని మరియు పెద్దలకి చెప్పాలి అంతేకాని చెట్లు కాలవలు అని వాడకూడదు అవి వాడడం వల్ల పరిశుభ్రం అస్సలు ఉండదు అపరిశుభ్రమే అవుతుంది అలా అపరిశుభ్రం అవ్వడం వల్ల సమాజం అవ్వడం వల్ల మండలం అవుతుంది మండలం వల్ల రాష్ట్రం అవుతుంది అలా దేశం మొత్తం అపరిశుభ్రం అయితే కనుక